పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా లభ్యమయ్యే ఆరోగ్య సేవలు ఆరోగ్యశ్రీ కార్డ్ మరియు తల్లి బిడ్డ సురక్షిత పథకాలు అనేవి మాకు ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి అదేవిధంగా జనరిక్ మందుల దుకాణాలు అనేవి కూడా మాకు ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి స్థానికులు స్థానికులు ఈ పథకాలను పథకాల ద్వారా ఎక్కువగా లాభం అనేది పొందుతున్నారు కోవిడ్ మహమ్మారి సమయంలో ఆసుపత్రులన్నీ కూడా మాకు మంచిగా పని చేశాయి కొన్ని ఆసుపత్రులను క్వారెంటైన్లుగా మార్చి కోవిడ్ అనేది ఎక్కువగా విపరీతం అవ్వకుండా ఆసుపత్రులు మాకు మంచిగా పని చేశాయి